అవునండి చెప్పండి నమస్తే అది కొంచెం వర్షాలు పడ్డాయి కదా అందుకని క్లోజ్ చేస్తున్నాము ఇప్పుడు ఓపెన్లో ఉందండి రేపు ఒక రేపు మార్నింగ్ రండి లేదంటే ఈరోజు ఈవెనింగ్ అయిన

అది మీరు పడ్డారా లేకపోతే ఎలాగా వచ్చిందండి పెయిను ఎన్ని డేస్ నుంచి ఉందండి పెయిను

సరే ఒకసారి మీరు ఈవెనింగ్ వచ్చారంటే నేను ఒక చూసి మీకు ట్యాబ్లేట్స్ ఏమన్న సరిపోతాయా లేదా స్కానింగ్ తీయాలా చెక్ చేస్తానండి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు అంటే ఈవెనింగ్ రావచ్చు తీసుకోండి

ఓకే